నేను నా వ్యాపార విజయంలో నెట్వర్కింగ్ మరియు రిలేషన్షిప్ బాండింగ్ అనేది చాలా రిలేషన్ అనేది చాలా అనుబందంగా మలుచుకుంటాను రిలే వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులొచ్చినా ధైర్యంగా వాటిని ఎదు ఎదురుకుంటాను రి వ్యాపార పరంగా నేను వాళ్ళకు ఏ విధంగా సాయపడిన సాయపడగలనో ఆ విధంగా నేను సాయపడతాను వ్యాపారంలో భాగంగా ప్రజలు వచ్చిన వచ్చిన వాళ్ళకు వాళ్ళకు ఏమడిగినా నేను వాళ్ళకు అందిస్తాను వాళ్ళకు తగ్గట్టు నేను నడుచుకుంటాను అందులో నేను ఏ పాత్ర తీసుకున్న తగిన న్యాయం నేను చేస్తాను వారడిగిన కోరికమేరకు అన్న విధముగా నేను వ్యాపారం చేయడం మొదులు పెడతాను కస్టమర్ని ఎవరిని బాధించను సో వ్యాపారం విజయా నెట్వర్క్ వెళ్ళాలంటే వెబ్సైట్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కూడా కానీ బిల్ చేస్తాను అలా చేయడం వల్ల నా వ్యాపారం నలుమూలలా పాకుతుంది సో అలాగే వ్యాపారం ఇంకా బాగా జరుగుతూ ఉంటుంది అలాగే మంచి పేరు ప్రతిష్ట వస్తుంది వ్యాపారంలో నేను మంచి నాణ్యమైన ఐటమ్స్నే వాడతాను ఎలాంటి వేస్ట్ మెటీరియల్స్ని నేను వాడను